నమస్తే అండి ఇది అమృత టీ అండ్ కాఫీ రెస్టారెంటే కదండి నాకు రెండు రెండు లీటర్ల కాఫీ రెండు లీటర్ల టీ కావాలండి అదీ మీరు డెలివరీ చేసే ఆ నాకు డెలివరీ అయ్యేంతవరకు అది చాలా వేడిగా ఉండాలండి ఎందుకంటే మా ఇంటికి చిన్న ఫంక్షన్ జరుగుతుంది ఆ ఫంక్షన్కి వచ్చిన నా బంధువులకు మిత్రులకు నేను అదీ ఆ వాళ్ళకి తాగడానికి ఈ వేడి పానీయాన్ని ఇవ్వాలండి కాబట్టి మీరు పంపించే ఆ వేడి పానీయం టీ కాఫీ చాలా అంటే చాలా వేడిగా ఉండాలండి మీరు పంపించే అప్పుడు చేసే ఆ ప్యాకింగ్ మీరు పంపించే ప్లాస్క్ అనేది చాలా మంచి నాణ్యతతో ఉండిన ప్లాస్క్లో మాత్రమే టీ అండ్ కాఫీ పంపించండి ఆ ఇక్కడికి రావడానికి చాలా సమయం పడుతుంది ఎందుకంటే నేనింత దూరం నుంచి మీకు ఆర్డరు మీ ఆ టీ స్టాల్కి ఫోన్ చేసి అడగడానికేంటంటే మీదగ్గర ఆ టీ కాఫీ చాలా రుచికరంగా టేస్టీగా ఉంటాయని చెప్పి మీకు ఆర్డరు ఇవ్వడం జరుతుందండి నాకు మీ రెస్టారెంటు నుంచి మా ఇంటికి వచ్చే ఈ సమయంలో ఈ వేడి టీ అండ్ కాఫీ అనేది చాలా అంటే చాలా వేడిగా ఉండాలండి దానికి సరిపడ ప్యాకింగ్ అనేది మీరు ఆ ప్లాస్క్ అనేది నాణ్యమైనది ఉపయోగించి దానిలో మీరు వేసినప్పుడు అది దాని చాలాసేపు వేడిగా ఉండడానికి మంచి ప్లాస్కులు మీరు ఉపయోగించవలసిందిగా కోరుచున్నాను మీరు చేసే ఆ ప్యాకింగ్ చాలా నాకు ఆ ఇక్కడికి వచ్చే సమయానికి నేను బంధువులకు నా మిత్రులకు అది ఇచ్చే సమయానికి అదిచాలా వేడిగా నేను ఇప్పుడే ఇంటిదగ్గర చేసినట్టుగా చాలా వేడిగా ఉండాలని మరీమరీ మీకు చెబుతున్నాను ధన్యవాదాలు